మన తెలంగాణాలో సుధీర్ఘ చరిత్ర కలిగి ఉన్న పండుగ పండుగ బతుకమ్మ బతుకమ్మనే కాకుండా చాలా పండుగలు ఉన్నాయి తెలంగాణాలో చాలా పండుగలు జరుపుకుంటారు ప్రత్యేకంగా బతుకమ్మ ఇంకా వినాయక చవితి ఇంకా దసరా ఇలాంటి పండుగలు చాలా ఉన్నాయి బతుకమ్మ రోజు అందరూ అందరూ ఆడవాళ్ళందరూ మంచి కొత్త కొత్త చీరలు పట్టు చీరలు వేసుకొని తమ తమ ఇంట్లల్లో పూలతో బంతి పూలతో బతుకమ్మను తయారు చేస్తారు బతుకమ్మను తయారు చేసి ఇంటి బయట పెట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ బతుకమ్మ చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని మొక్కుతూ అమ్మవారికి పూజించి బతుకమ్మ చేస్తారు బతుకమ్న చేసి బతుకమ్మ చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ అందరూ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఉంటారు అలానే ఇంటి ముందు కాకుండా మన కాలనీ కాలనీ ఎన్డ్లో కాలనీ వాళ్ళు అందరూ కలిసి అందరూ బతుకమ్మలను ఒక చోట చేర్చి బతుకమ్మ అందరూ పెట్టి అలా బతుకమ్మలో పూజించి బతుకమ్మల పూజించే అందరూ పూజిస్తారు పూజించిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఇంకా రావణాసురుడిని కలుస్తారు దసరా రోజు కూడా అలానే జరుగుతుంది దసరా దసరా పండుగల్లోనే బతుకమ్మ అనేటిది పండుగ జరుపుకుంటాం ఇంకా వినాయక చవితి అనగానే అందరికీ ఉత్సాహం కలుగుతుంది వినాయక చవితి తెలంగాణాలోనే కాకుండా మొత్తం మన భారతదేశంలో కూడా జరుపుకునే పండుగ వినాయక చవితి వినాయక చవితి ఇంకా దీపావళి కూడా మొత్తము మన భారతదేశంలో జరుపుకుంటారు వినాయక చవితి అనగానే వినాయకుడు పుట్టిన రోజులు అవి అది తొమ్మిది తొమ్మిది రోజులు లేదా పది పదకొండు రోజులు కూడా మనము జరుపుకుంటాం సెలబ్రేట్ చేసుకుంటాం అయితే అందరూ పొద్దున ఆ రోజు అందరూ వినాయకుణ్ణి తెచ్చుకుంటారు ఇంటికి ఇంకొందరు అలాగ గల్లీలల్లో గణేషుణ్ణి పెడుతారు గణేషుణ్ణి పూజించీ పంతులుతో మాట్లాడే ముందే ఇంకా గణేషుడు ఉండటానికి ఇంకా మంచిగా ఇట్లా గుడిసె కట్టి ఇంకా పూజ చేయడానికి పంతుల్ని మాట్లాడి అంతా అందరూ ఇంటి ఇంటికి ఇంకా వెళ్ళి చందా అడుగుతారు చందా అడిగి మొత్తం అంతా మాట్లాడుకుని అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మొత్తం పాటిస్పేషన్ ఉంటుంది ఇంకా ఇంట్లో గణేశుడు రాగానే ఒక చాలా రకాలుగా ఆకులు తెచ్చి పెడుతుంటారు ఆ ఆకులు ఇంకా గణేషుడికి నైవేద్యంగా స్వీట్సు ఇంకా ఏమైనా లడ్డులూ ఇట్లా సమర్పిస్తారు ఇంకా చిన్న పిల్లలకు చదువు రావాలని గణేషుణ్ణి పూజిస్తారు ఇంకా గణేషుడు అనగానే మనకు అంటే ఎవ్వరికైనా నచ్చిన దేవుడు గణేషుడే ఇంకా గణేషుడికి చాలా పెద్ద స్టోరీ ఉందన్న మాట గణేషుడు ఎలా వచ్చాడు గణేశునికి తొండ మొఖము ఎలా వచ్చింది ఇంకా అది చాల పెద్ద స్టోరీ అన్నమాట ఆ స్టోరీకి వెళ్ళే ముందు మనం దీపావళి గురించి తెలుసుకుందాం ఆ దీపావళి అనగానే మనకు గుర్తుకువచ్చేది పటాకులు కాల్వడమూ దీపాలు వేలిగించడము ఇదీ ప్రతీ ఒక్క ఇంట్లో దీపాలు ఉండటం అనేటిది చాలా మంచి మాట ఎందుకంటే ఎప్పుడైనా చీకటి కాగానే మొత్తము ఊరు ఊరు మొత్తం చీకటిగానే ఉండిపోతుంది అదే దీపావళి రోజు చూస్తే ప్రతీ ఒక్కరి ఇంటిలో దీపాలు వెలిగి ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంటిముందు పటాకులు కాలుస్తారు ఇంకా చిన్న పిల్లలంతా చాలా చాలా చాలా నచ్చుతుంది దీపావళి పండుగ పిల్లలకి ఇంకా ఆ రోజు అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఆ రోజు అంటే ఆ పండుగ రోజు లక్ష్మీ అమ్మవారిది ఆ లక్ష్మీ అమ్మవారిని ఆ రోజు పూజిస్తారు పూజించిన తర్వాత దీపాలు దీపాలు వెలిగించి ధనవంతులు అంటే కొంచెం ధనం రావాలని చెప్పి అమ్మవారిని మొక్కి ఇక ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి ఇంకా ఇంకో చాలా పెద్ద రీజన్ ఉంటుంది దీపావళి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ఎందుకంటే ముందు రావణాసురుడు సీతమ్మ తల్లిని తీసుకుపోయినప్పుడు దాని తర్వాత రాముడు రావణాసురుణ్ణి చంపి తీసుకువచ్చే మళ్ళీ సీతమ్మతో కలిసి వచ్చే రోజున మన అందరం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాం అంట దీనికి ఇంత చరిత్ర ఉంది అంటే రాముడు సీతమ్మను అయోధ్యకి తీసుకొచ్చినప్పుడు ఇక అందరూ కలిసి దీపాల దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారంట అప్పటి నుంచే ఉంది దీపావళి పండుగ ఎన్నో యుగాల ముందు అప్పటి నుంచే ఉన్నది దీపావళి ఇప్పుడూ మన గణేషునిది గణేషునిది కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యుగాల కంటే ముందే ముందు నుంచే ఈ పండుగలు ఉన్నాయి